నమస్కారం అండి అవునండి అంటే న్యూస్ చదువుదామని పే పేపర్ చదువుదామని వచ్చానండి ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతాను లేండి అవును లేండి ఈ మధ్యకాలంలో అన్ని అలాగే ఉన్నాయి అవునండి అవునండి తెలుసు అండి సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు అవే కదండీ టీవీ నైన్ అవునండీ

వస్తాయి లేండి కానీ రాజకీయాలే ఎక్కువ కదండీ అవునండి తీసేస్తారండి మరి అవును అవునండీ మరి సాక్షి అనేది సాక్షి అనేది సాక్షి అనేది జగన్కి సంబంధించిన ఛానల్ కదండీ మరేమో జగన్ గురించి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పలేరుకదండి అవునండీ జగన్ విషయాన్నీ చూసుకుంటే ఈనాడులో ఒకలా ఉంటుందండి సాక్షిలో ఒకలా ఉంటుందండి అవును

అవునండీ మరి అవునండీ జె బెయిల్ వచ్చిందని చూశానండి అవునండీ మళ్ళీ ఎప్పటికి వెళ్ళిపోతాడండి ఈ నెల ఇరవై ఎందుకండీ ఏమో అండి మళ్ళీ వెళ్తాడా వెళ్ళడో సరేనండి